అవి సహజంగా ఏర్పడ్డయి అవి ఎలా ఉంటాయంటే చూడటానికి చాలా అద్భుతంగా ఉంటాయి ఆ అజంతా ఎల్లోరా గుహలు ఇంకా అలా చెప్పుకుంటూ పోతే మహారాష్ట్ర నుండి కోనేరు పోయామనుకో కోనేరు హంపిలా శ్రీకృష్ణ దేవరాయ పరిపాలనలో హంపిలో చాలా అంటే చాలా చక్కటి చక్కనైన చెక్కతో చేసిన రథ తీర్థయాత్ర అక్కడ మనం చూడవచ్చు ఎందుకంటే మన దేశంలో సహజంగా దొరికే వస్తువులు కానీ లేకపోతే సహజంగా పుట్టే కవులలో గొప్ప కవులు ఉన్న దేశం మన దేశానికి ఉదాహరణ ఈ అజంతా ఎల్లోరా గుహలు చెప్పుకోవడానికి చాలా అంటే చాలా ప్రత్యేకంగా మన దేశంలో మన రాష్ట్రాన్ని కానీ మన దేశానికి ఉదాహరణ అంతెందుకు రామప్ప దేవాలయం పొతే మన కాకతీయ కళాతోరణం చూడవచ్చు అదేంటి మన తెలంగాణకే చిహ్నం అది ఎవరు మన అప్పటి గణపతి దేవులైన రుద్రమదేవి నాయన గణపతి దేవుడు మన కాకతీయ సామ్రాజ్యాన్ని నెలకొల్పినపుడు అది బాగా చాలా చక్కదిద్దుకోవడానికి మనకెంతో అవకాశాలు ఇచ్చి మన తెలంగాణ పురో పురోగతికి ఒక ముందడుగు వేయించింది దీని ద్వారా ఏమవుతుందంటే మన రాష్ట్రాన్ని ఖ్యాతి మన ప్రపంచ ఖ్యాతిలో మన మనకంటూ ప్రత్యేక హోదా గుర్తింపు వస్తుంది ఇంకా మనం కోనేరు హంపి హంపి గురించి తెలుసుకోవడానికి వెళితే అక్కడ ఉన్న ఆ హంపి క్షేత్రము ఏదైతే తీర్థయాత్ర ఉందో అది మన నోటు మీద వంద రూపాయల నోటు మీద దాని మీద దీని మీద అది మనం చూడవచ్చు ఎందుకంటే అది మన దేశానికి చిహ్నం కాబట్టి యాభై రూపాయల నోటు మీద ఆ హంపి గుర్తు అనేది దాని మీద ఉంటుంది నేను సహజంగా అప్పుడప్పుడు బయట తీర్థయాత్రలకు దాంట్లోకి దీంట్లోకి వెళుతుంటే చాలా అంటే చాలా చోట్ల చూసాను ఎందుకోసం అంటే ప్రత్యేకంగా సహజ సౌందర్యంతో కలది తిరుపతిలో మనం గోవిందరాజు పట్నం అని ఉంటుంది ఆ గోవిందరాజు పట్నం కాడికి మనం పోయామనుకో అక్కడ చూడవచ్చు ఏంటీ సహజంగా దొరికింది కవుల వాళ్ళ రచనలు కానీ కళాఖండాలు కానీ ఖడ్గాలు కానీ ఇంకా లేకపోతే వాళ్ళ గుర్రాలతో ఆయన స్వారీ చేసిన ప్రదేశాలు కానీ అవి ఇప్పటికీ ఉంటాయి అటు నుంచి బ్రహ్మంగారు మఠమైన అప్పటి కాలజ్ఞానం వ్రాసిన బ్రహ్మంగారు మహారాజు ఇప్పటికీ ఆయన వ్రాసిన తాటాకుల మీద వ్రాసిన ఆ మంత్రాలు సూత్రాలు మనం ఇప్పటికీ చూసుకోవచ్చు ఎందుకోసమంటే అవి సహజంగా వాళ్ళు ఏర్పడి ఉంచారు కాబట్టి వీళ్ళ సహజ సౌందర్యలతో అంటే మనం హైదరాబాద్ వచ్చినప్పుడు సాలార్జంగ్ మ్యూజియంలో గంట గడియారం అని ఉంటుంది దాన్ని చూసి అద్భుతమైన కట్టడం ఎందుకోసమంటే అది ఎక్కడ దొరకని విధంగా అసలు ఎటువైపు చూసినా రెండులో ఆ మిర్రర్ నుంచి ఎటు చూసినా మనం ఒకేలా కనిపిస్తాము మనం బేసిక్గా ఒక మిర్రర్లో చూసినప్పుడు అవతల ఇవతల చూసినప్పుడు సగం సగం లెక్క హాఫ్ హాఫ్ కనిపిస్తాము

ప్రక్క రాష్ట్రాల గుండా మూడు వేల నాలుగు వందల యాభై కిలోమీటర్ ప్రవహిస్తుంది ఎందుకోసం దానికి ఉదాహరణ కా కాబట్టే మనం నాసిక్ గొయ్యి దాని గురించి దీని గురించి ప్రత్యేకంగా తెలుసుకుంటాము ఈ సహజ సౌందర్యాలు వనరులు మనకు దేవుడు ఇచ్చిన వరం అని మనం భావించుకోవాలి ఈ ప్రకృతిలో దొరికే ప్రతీ వస్తువును మనం పాడు చేయవద్దు అది ఎలా అవుతుందో మన భావితరాలు కూడా మనం అలానే అందించాలి అప్పుడే మనం కానీ మన వచ్చే పిల్లలు కానీ వాళ్ళ తరాలు కానీ